నేను వేసిన చిత్రాలలో నాకు అన్నింటి కంటే గొప్ప సవాలుగా అనిపించింది ఏమిటి అంటే విగ్రహం వినాయకుడి విగ్రహం ఒకటి నేను చేసిన పెయింటింగ్లో అన్నింటి కంటే చాలా గొప్ప సవాలుగా అనిపించింది ఎందుకంటే అది చాలా ఎత్తు పొడవు వెడల్పు అసలు పెయింటింగ్ వేయడానికి చాలా ఇబ్బందికరం మరియు ఎండలో చేయవలసిన పరిస్థితి దీని వల్ల నేను చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాను అలాగే కొన్ని ఇళ్ళలో వేసే డిజైన్సు కూడా చాలా కష్టమైనవి వేశాను అందులో ఒక చిత్రం చాలా సవాలుగా మారింది ఎందుకంటే అది చాలా ఎత్తులో ఉంది దానికి నేను పరంజి అనే కర్రలతో చేసిన ఒక ఒక పరంజిని ఏర్పరచాను దానివల్ల నేను అస్తమానం ఎక్కి దిగి ఆ డ్రాయింగ్ని వేయవలసి వచ్చింది అందుకని అది చాలా కష్టతరమైనది ఆ పెయింటింగ్ చాలా బాగా వచ్చింది అందుకు ఆ పెయింటింగ్ వేయించుకున్న వాళ్ళు చాలా అభినందించారు వాళ్ళకు చాలా నచ్చింది అలాగే పెయింటింగ్ అనేది చాలా అద్భుతమైన ఒక కళ దీనివల్ల చాలామంది చాలా రకాలుగా ఆనందం పొందుతున్నారు కొంతమందికి చూడటం ఇష్టం కొంతమందికి ఆ పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం నాకు పెయింటింగ్ చాలా ఇష్టమైన రంగం ఈ రంగంలో చాలా డబ్బు సంపాదించాను అలాగే చాలా ప్రశంసలు కూడా అందుకున్నాను ఈ విధంగా నేను పెయింటింగ్ అంటే చాలా ఇష్టంగా చేసే పని అని చెప్తాను